నాకు తెలిసిన వాళ్ళైతే మా అన్నయ్య మా కజిన్స్ అందరూ డిగ్రీ అందరూ అని కాదు డిగ్ కొంతమంది డిగ్రీ చేశారు వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్లు కూడా వచ్చేసాయి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు సాధించింది పెద్దగా ఏం లేదు జస్ట్ ఎగ్జామ్ ముందు రోజు చదవడం ఎగ్జామ్ పాస్ అవడం అండ్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రాకాకి వేరే బయట వా కాంపిటీషన్ల గట్టా పాల్గొనడం కంటే అలా ఏం చేయలేదు వారు బాగా చేశారని వాళ్ళెప్ వా వాళ్ళకి వాళ్ళు సంతృప్తిగా ఫీల్ అవ్వలేదంట ఎందుకంటే మా మామూలుగైతే ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళు చదివేవారు మిగతా రోజులన్నీ ఆడుకునే వారు మామూలుగా డిగ్రీ అనేది చదువు గురించి కాదు మనలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మనలో ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసుకోవడానికి అది తెలుసుకోవడంలో వాళ్ళు తప్పుదారి పట్టారు వాళ్ళు డిగ్రీ చేశారు కానీ వాళ్ళు ఏఏ ఏ డిగ్రీ అయితే చేశారో ఆ జాబ్లో ఇప్పుడు పని చేయడం లేదు దీన్ని బట్టి తెలుస్తుంది వారు సంతృప్తిగా లేరని ఈ కాలంలో డిగ్రీ తాము చదివిన దానికి ఉద్యోగం రావాలంటే చాలానే కష్టపడాలి అలాంటి డిగ్రీ ఉంటేనే దాన్ని సరైన డిగ్రీ కింద పోల్చచ్చు మనకి అలాంటి వాటిలో చాలా తక్కువ ఉంది మా అన్నయ్య అయితే చాలా రోజులు ఆడుకునే ఉండేవాడు సెమిస్టర్ అంటే పెద్ద ఎగ్జామ్లు పెద్ద పరీక్షలు వచ్చేసరికి చదివేవాడు మిగతా అన్ని రోజులు నార్మల్గా ఉండేవాళ్ళు అధ్యాపకులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు వీళ్ళు క్లాస్లో పాఠశాలలో చెప్పే వాటికన్నా ఆన్లైన్లో ఫోన్ మొబైల్లో చూసే క్లాస్లే ఎక్కువ ఎగ్జామ్ ముందు రోజు క్లాస్లో చదువుకొని ఆ యూట్యూబ్ యూట్యూబ్లో చూసుకొని వాడి ఎగ్జామ్కు వెళ్ళి రాసి పాస్ అవడం పాస్ అయ్యామా ఆ సబ్జెక్ట్ వదిలేయడం ఆ సబ్జెక్ట్ గురించి పట్టించుకోకపోవడం అసలా సబ్జెక్ట్ గురించి మనకి ఫ్యూచర్లో ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా తెలుసుకునే వాళ్ళు కాదు అలా ఉండడం అలాగా ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలాగా డిగ్రీ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేశాక కాలేజ్ వచ్చిన ప్లేస్మెంట్స్లో చూసుకుంటే ఏ ప్లేస్మెంట్లోనూ వాళ్ళు వాళ్ళని తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు చదివిన సబ్ చదివిన సబ్జెక్ట్లోంచి క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో చేసిన సబ్జెక్ట్లో మళ్ళీ నాలుగు సంవత్సరాలు తర్వాత అడిగితే వాళ్ళకే గుర్తులేవు ఎందుకంటే వాళ్ళు బట్టీ బట్టారు కానీ మామూలుగా నేర్చుకోలేదు మామూలుగా నేర్చుకోనుంటే వాళ్ళు ఆ ఆ ఒక్క సబ్జెక్ట్ వాళ్ళ బయట ప్రకృతికి లేదా బయట సొసైటీకి ఎలాగా అనుసంధానం అయి ఉందో తెలిసేది అలా సదివితే మనం ఎప్పటికీ చదివినా జీవితకాలం మొత్తం చదివింది మాత్రం గుర్తుండిపోతుంది ఎగ్జామ్ ముందు రోజు మామూలుగా బట్టీ బట్టి చదివినా అది పెద్ద గుర్తు ఉండే విషం విషయం కాదు ఇంకా వాళ్ళు అలా బయట డిగ్రీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ రాక కాలేజ్ వాళ్ళ మీద నమ్మకం లేక బయట చాలానే కంపెనీలకు తిరిగారు మా పెద్ద అన్నయ్యకైతే చా డిగ్రీ అయినా రెండు సంవత్సరాలకి జాబ్ రాలేదు ఒకటి ఒక జాబ్ వచ్చింది కానీ అది వదిలేసుకున్నాడు ఎందుకంటే దీన్ నావీపరంగా మా పెద్దమ్మ వాళ్ళు బాగా భయపడి పంపించలేదు తర్వాత చాలాటిల్లో చాలా వాటికి ప్రయత్నించాడు కానీ అవ్వలేదు వేరే వేరే రంగాల్లో చూసుకున్నాడు చివరికి అతను చదివిన చదువుకి సంబంధం లేకుండా ఒక జాబ్ వచ్చింది ఇంకా అందులోనే సంపాదించుకుంటూ ఉన్నాడు ఇంకా ఆ నాలుగు సంవత్సరాలు చదివి డిగ్రీ తెచ్చుకున్నది అంతా వృధానే అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు నన్ను కూడా ప్రోత్సాహించేవాడు నువ్వు చదివితే సబ్జెక్టు గురించి చదవకు పాసవడం గురించి చదవు ఆ సబ్జెక్ట్ వల్ల నువ్వు ఏం గ్రహిస్తావు ఏం జ్ఞానం నీకు వస్తుంది అండ్ ఇంకా ఎలాంటి సామాజిక మా చర్యలను నువ్వు తీసుకోగలవు దాన్నిబట్టి ఒక ఇది చదివాక దీన్ తర్వాత దీంతో వచ్చే ఉపయోగాలేంటి బయటకి వెళ్ళి దీన్ని సబ్జెక్ట్ని ఎలాగా బయట కోణాల్లో చూ ఎలా చూడాలి అన్ అలాగా చదివితే చదువు ఎలాంటి బట్టీ బట్టి చదవడాలు వద్దని నాకు చాలా సార్లు చెప్పాడు మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడైతే చాలా అసంతృతిగానే పనిచేస్తున్నారు కానీ కేవలం వాళ్ళ కుటుంబాలను నడిపించడానికి ఒక గౌరవం సంపాదించడానికి వేరే జాబుల్ల్లో వాళ్ళకి వాళ్ళు చదివిన జాబ్ చదివిన చదువుకి సంబంధం లేకుండా వేరే వాటిలో పని చేస్తున్నారు చదివిన వాటిలో చా డిష్ చదివిన వాటిలో మనకి జాబ్ వస్తే ఎంతకాలమన్నా చెయ్యొచ్చు ఎందుకంటే అది మన ఇష్టంగా తీసుకుని చదువుకుని చిన్నప్పటినించి చదివినా చదువది ఎప్పటి నింటో అలా ఎప్పటినించో అలాగే ఉన్నా

బెనిఫీషియల్గా ఉంటుంది అంటే ఉపయోగకరంగా ఉంటుంది కానీ చాలా చో చాలా మంది మా అన్నయ్య అనే కాదు చాలామంది ఉప్పుడు చదివిన దానికెన్ దానితో సంబంధం లేకుండానే వేరే వాట్ వేరే వాటిలో సెవన్ల్ జాబ్లు చేస్తున్నారు ఇప్పుడు చదివిన వాటి గురించి జాబ్ రావాలంటే చాలా కష్టమనే చెప్పాలి అలా వచ్చిన వాడు అదృష్టవంతుడనే చెప్పాలి ఇంకా నేను కూడా అలాంటి చదువులు మానేసి అంటే ఎగ్జామ్ ముందు రోజు బట్టీ బట్టి మిగతా వాటి గురించి పట్టించుకోకుండా తర్వాత ఈ సబ్జెక్ట్నా దేని గురించో పట్టిచ్చుకోకుండా అలాంటి చదువులు మానేయమని మా అన్నయ్య చెప్పాడు చాలాసార్లు నేను అదే ఫాలో అవుదామని చూస్తున్నా కాబట్టి రోజుకు రెన్ రోజుకి ఈ రోజ్ ఏం నేర్చుకున్నాను ఈ రోజు ఈ రోజు నేర్చుకున్న దాంతో నేనేం సాధించాను స్వ్యూచర్లో ఏం సాధించగలను అనేవి చాలా చూసుకుంటూ ఉన్నాను ఇంకా మావా మా ఫ్రెండ్స్ కూడా చాలానే చెప్తూ ఉన్నాను ఇలా చేయండి అలా చేయండి అలా చేయకండి మనకు చెప్పే వాళ్ళు ఉన్నా వాళ్ళకి చెప్పేవా మా అన్నయ్య టైంలో మా అన్నయ్యకు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి అలాగ తయారయ్యారు నేను కూ నేను నాకు చెప్పేవారు చెప్పడానికి మా అన్నయ్య వాళ్ళున్నారు కాబట్టి నేన్ నేను ఇంకా కొంచెం బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ